నేను ఒక చీర ఆర్డర్ పెట్టినా ఆన్లైన్లో అది చాలా మంచిగా ఉంది చాలా మంచిగానే వచ్చింది నేను ఎలా అయితే ఫోన్లో చూసినానో అది అట్లానే వచ్చింది ఎండకి ఆరేసినా కూడా రంగు కూడా కొంచెం కూడా చెదరకుండా ఉంది అందుకు అది నాకు చాలా బాగా నచ్చింది ఆన్లైన్ ప్రోడక్ట్లని కూడా నమ్మొచ్చని అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని రివ్యూలను కూడా నేను సెండ్ అందులో పోస్ట్ చేసిన అన్నమాట చాలా మందికి మోసపోతు ఉన్నారు అన్నమాట ఇట్లా కరెక్ట్ వస్తుందా రాదా అన్న ఆందోళనతో బుక్ చేసుకోకుండానే ఉంటారు అలా రివ్యూ పెట్టడం ద్వారా చాలా మంది బుక్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట